మైత్రి ఎస్టేటా అండి నేనొక ల్యాండ్ కొనాలనుకుంటున్నా అండి ఇండివిడ్యువల్గా మన కొనాలనుకుంటే ఇండివిడ్యువల్ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నేను అమ్మేలాగా ఉండాలది ఏదైనా తెలిసినవి ఉన్నాయా ల్యాండ్సు నాకు ఒక్క తౌజండ్ తౌజండ్ స్క్వేర్ యార్డ్ కావాలి కానీ బడ్జెట్ వచ్చి వన్ క్రోడ్ ఎటు సైడ్ ఉన్నాయండి ఓకే

వన్ స్క్వేర్ యార్డ్ ఎంతుందండి వనస్థలిపురంలో కూకట్పల్లి సైడు ఓకే నేను ల్యాండ్ ఎందుకోసమంటే ఒక గ్రౌండ్ గ్రౌండ్ కోసం కావాలి ల్యాండ్ నాకది దానికోసమని పెట్టు పెట్టగానే అని అనుకుంటు అడుగుతున్నా అలా పేమెంట్ అయితే మొత్తం ఒకటేసారి క్లియర్ చేసేస్తాను అట్లా ఎటు సైడ్ మీకు ఏమైనా ఐడియా ఉందా బెటర్ ఎటు సైడ్ అని

ఓకే ఇప్పుడు కూకట్పల్లి తక్కువుందా దానికంటే ఓకే నాకు ఎక్కడ అంటే కూకట్పల్లి సైడ్ ఒకసారి చూడండి నాకు డీటెయిల్స్ చెప్తారా లిటిగేషన్ అయితే ఏం లేదు కదా కూకట్పల్లి సైడ్ ల్యాండ్

అదే అట్లంటే మీ ఆఫీస్ ఎక్కడండి మాదాపూర్ రోడ్ నెంబర్ త్రీ ఈ నెంబర్కి వాట్సప్ ఉందా అండి ఉంటే నేను మెసేజ్ పెడతాను నాకు జర లొకేషన్ పంపిస్తారా ఇది నెంబర్ మా ఫ్రెండ్ ఇచ్చారు యా అందుకే కాల్ చేసాను ఆఫీస్ ఎప్పటిదాకా ఓపెన్ ఉంటుందండి

అంతే నేను మండే ఒకసారి ఆఫీస్ దగ్గరకొచ్చి మాట్లాడతానండి బెటర్ ఫేస్ టూ ఫేస్ మాట్లాడితే ఇంకా మనకు కూడా జర ఐడియా ఉంటుంది కదా సరే అండి మండే వచ్చేస్తాను ఓకే